నేనైతే ఎప్పుడూ రాత్రిపూట చేపలు పట్టడానికి వెళ్ళలేదు రాత్రులు చేపలు పట్టడం చాలా ప్రమాదకరం ఎందుకంటే నీళ్ళల్లో విష సర్పాలు చాలా విషపూరిత ప్రాణులు కూడా ఉంటాయి అవి చాలా హానికరం కాబట్టి రాత్రిపూట చేపలు పట్టడం ప్రమాదకరం